నమస్కారమండి

ఫోన్ చేసింది ఎవరండీ అవును నేనేనండీ అవును నేనేనండి చెప్పండి రోజు వస్తున్నాడండి అయ్యో రోజూ ఇంటిదగ్గరనుంచే పంపిస్తున్నాను వస్తున్నారు కదండి ఎప్పుడండి నేను చూడలేదు కదండీ నేను పెట్టలేదండి నేను పెట్టలేదండి నాకు చెప్పలేదు నాకు ఫీజ్ కట్టాలని చెప్పాడుడండి

అంటే ఫిజ్ కట్టాలని చెప్పాడు కాని ఇలాగా రమ్మన్నారని చెప్పలేదండీ

వచ్చాక నేను చెప్తానండి అడుగుతాను సరే అండీ సరే అండి సరే అలాగేండి అలాగే ఓకే అండి